నాకు చిన్నప్పటినుండే డ్రాయింగ్ మీద మంచి ఆసక్తి ఉంది నెమ్మదిగా పెరిగే కొద్ది పెన్సిల్ స్కెచ్లు పెయింటింగ్ కలర్ పెన్సిల్ ఆర్ట్ వాటర్ కలర్ లాంటి వాటిని నేర్చుకుంటూ వచ్చాను కొంతవరకు స్వయంగా ప్రాక్టీస్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను దానిలో నాకు బాగా సహాయం చేసిన ఛానల్ పేరు డ్రా లైక్ ఏ సార్ అది కేవలం హాబీగానే ప్రారంభమైనా నా సృజనాత్మకతను వెళ్ళిబోచ్చె మార్గంగా మారింది ప్రతీకల కోసం స్కెచ్చులు తయారు చేయడం ప్రాజెక్టుల కోసం చార్ట్లు రూపొందించడం సోషల్ మీడియాలో నా ఆర్ట్ను పంచుకోవడం వంటి వాటిని కొనసాగించాను ఈ కళ వల్ల నాలోని ఆత్మవిశ్వాసం పెరిగింది ఏ పని అయినా ఓర్పుగా శ్రద్ధగా చేయాలనే గుణం నాలో పెరిగింది డ్రాయింగ్కి తోడు ఇప్పుడు డిజిటల్ ఆర్ట్ ఫోటో ఎడిటింగ్ వంటి వాటి పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది ఫ్యూచర్లో ఈ స్కిల్ని వృత్తిపరంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేస్తాననుకుంటున్నాను ఇలా ఒక చేతి పని లేదా కళ మన జీవితంలో మన ప్రతిభను వెలికి తీసే అవకాశాన్ని ఇస్తుంది అందుకే నేను ఇప్పుడు ఈ ఆసక్తిని పెంపొందించడానికి కృషి చేస్తాను నాకు అలా మాట్లాడితే క్రాఫ్ట్కి సంబంధించి కూడా చాలా అవగాహన ఉంది ఎందుకంటే నేను ప్రాజెక్ట్పరంగా కూడా ఏదైనా వస్తువుని తయారు చేయడం పాత కార్టెన్ బాక్స్ కార్డ్బోర్డ్ బాక్సులను వాడి కొత్త కొత్త వస్తువులను రూపొందించడం ఇంటికి అవసరమయ్యే వస్తువులను రూపొందించడం కూడా నాకు ఒక అలవాటు